గ్రామాల్లో ఉండేవారు సాధారణంగా ఆడే ఆటలు ఏమిటి అంటే మొదటగా అష్టాచమ్మా అలాగే పిల్లలు అయితే కుంటి ఆట గూటీ బిళ్ళా బచ్చాలాట కర్రపేడ ఇలా మొదలైన ఆటలు ఎన్నెన్నో ఆడుతూ ఉంటారు వాటిలో ప్రధానంగా ఆడే ఆట అష్ట చమ్మా కాబట్టి దాని గురించి తెలియజేస్తాను అష్టా చమ్మాలో ఏంటంటే మన దగ్గర నాలుగు గవ్వలు ఉంటాయి దాంట్లో మనము మనకు సంబంధించిన నాలుగు ఇక్కలు మనం పెట్టుకోవాలి మనకి గవ్వలు నాలుగు ఒకవైపుకే తెల్లవైపుకు పడితే అది అష్ట నాలుగు బోర్లంగా పడితే అది చెమ్మ మన అష్టపడినప్పుడల్లా మన ఇక్కలు దిగుతూ ఉంటాయి మనం వాటి మనకు పడిన నెంబర్ని బట్టి సంఖ్యను బట్టి మా ఇక్కలను జరుపుతూ ఉంటాను అన్నమాట మొట్టమొదటిగా ఎవరి ఇక్కయితే మధ్య గడిలోకి వెళుతుందో వారుగెలిచినట్టు ఈ గడిలోకి వెళ్ళే ప్రాసెస్లో అనేకమైన ఇక్కలు ఎదురు వస్తుంటాయి వాటిని చంపడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ అవి దిగి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది ఇలాగ ప్రధానంగా ఆడే ఆటా అష్టచమ్మ వృద్దులే కాని పిల్లలే కాని మధ్య వయసు వాళ్ళే కానీ చాలా మంది గ్రామాల్లో ఈ ఆటను ఆడుతుంటారు ఈ ఆటను ఆడటానికి పెద్దగా సామాన్లు ఏమి అవసరం లేదు ఒక చోట కూర్చొని ఆ గళ్ళను గీసుకొని మనకు కావాల్సిన ఆ యొక్క గవ్వలను ఇక్కలను తెచ్చుకుంటే సరిపోతుంది ఈ ఆటను ఆడటానికి ఎంతో సులభంగా ఉంటుంది ఇది ప్రధానంగా గ్రామాల్లో ఆడే ఆట